నేను ఇప్పుడు ప్రస్తుతం ఒక ఆఫీసులో వర్క్ చేస్తున్నాను నాది వర్క్ అయిపోవడానికి ఈరోజు చాలా బాగా టైం పట్టింది బాగా లేట్ అయింది ఎక్కువ వర్క్ లోడ్ పడడం వల్ల ఎక్కువ వర్క్ ఇచ్చారు మా హెచ్ఆర్ గారు అందువల్ల నాకు ఎక్కువ వర్క్ అయిపోయింది ఆ వర్క్ అయిపోయేదాకా ఇంటికి వెళ్ళొద్దని మా హెచ్ఆర్ గారు ఆదేశాలు ఇచ్చారు దానివల్ల నేను వర్క్ కంప్లీట్ చేసుకోని వర్క్లోనే లీనమైపోయాను నేను టైం కూడా చూసుకోలేదు టైం పట్టించుకోలేదు టైమ్ ఎంత అవుతుంది అని చెప్పేసి సో మళ్ళీ నేను వర్క్ కంప్లీట్ చేసి చూసే వరకు ఆఫీస్లో అందరు వెళ్ళిపోయారు నేను ఒక్కదానినే ఉన్నాను టైం చూసే వరకు నైట్ లెవెన్ అవుతుంది ఆ లెవెన్ క్లాక్కి నాకు బయటికి వెళ్ళాలి అంటేనే చాలా భయమేసింది కానీ ఇంటికి వెళ్ళక తప్పదు కాబట్టి నేను నైట్ బయటికి వచ్చాను బయటికి వచ్చినంక ఆటోస్ కోసం చాలా చాలా వెయిట్ చేసాను ఆటోస్ కోసం టాక్సీస్ కోసం కానీ ట్యా ట్యాక్సీ అసలు ఒక్కటి కూడా రాలేదు ఒక ఆటో దొరికింది ఆ ఆటో డ్రైవర్ పాపం చాలా మంచి వారిలా ఉన్నారు కానీ నాకు ఆటో ఎక్కంగానే చాలా భయమేసింది ఆ ఆటోలో ఎవ్వరు లేకుండే నేను ఒక్కదాన్నే ఉన్నాను ఆ ఆ ఆటో ఎక్కడమే భయమేసింది కానీ తప్పని పరిస్థితి వల్ల ఆటో ఎక్కాను ఆటో డ్రైవర్ గాడు చాలా ఆటో డ్రైవర్ గారు చాలా మంచివారిలా ఉన్నారు నన్ను ఒక్కదానినే ఎక్కించుకోని మరి మా ఇంటి దగ్గర క్షేమంగా దించారు డబ్బులు కూడా ఎక్కువ తీసుకోలేదు సింగిల్ పర్సన్ అని చెప్పేసి ఎక్కువ డబ్బులు కూడా తీసుకోలేదు ఎంత ఒక్క పర్సన్కి ఎంత తీసుకోవాలో అంతే తీసుకున్నారు తను తను ఒక నన్ను కూతురు లెక్క తన కూతురే అనుకోని నన్ను మా ఇంటి దగ్గర క్షేమంగా దింపాడు ఆయన ఆయన్ని ఆయన గుణం చూసి నేను చాలా సంతోషపడ్డాను ఎందుకంటే ఈ రోజులల్లో నైట్ అమ్మాయి కనిపిస్తే చాలు చెడు ప్రభ చెడు దృష్టి చూసి వాళ్ళని మోసం చే ఖరాబు చేస్తున్నారు కాబట్టి నాకు చాలా భయమేసింది బట్ ఈ ట్యాక్సీ డ్రైవర్ అన్న చాలా మంచోడు నన్ను క్షేమంగా ఇంటికి చేర్చారు